గొంతుకు అలసట కాని గొంతు బొంగురు పోవడం కాని జరిగితే నేను సాధారణంగా ఎక్కువగా గొంతుకు అలసట ఇవ్వడానికి ఐ మీన్ ఎక్కువగా అరవడానికి ఎక్కువగా మాట్లాడడానికి అంతగా ఆ ప్రాముఖ్యత ఇవ్వను ఎప్పుడో కాని అంటే మాట్లాడాల్సిన సిచ్యువేషన్స్ కాని మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే తప్ప ఎక్కువగా గొంతుని ఇబ్బంది పెట్టను కానీ జనరల్గా ఎప్పుడైనా గొంతుకు అలసట ని గొంతుకు బొంగురు కాని పోవడం జరిగితే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది కాసేపు సైలెంట్గా ఉండి అలాగే గొంతుని గోరువెచ్చటి నీళ్ళతో పుక్కిలించి ఊయటం కాని లేదా చక్కగా వేడి వేడి వేడిగా టీ కాఫీ కానీ తాగడం కాని చల్లని వా చల్లని వాటిని ఎక్కువగా తీసుకోకపోవడం గొంతు బొంగురుపోయినప్పుడు ఎక్కువగా వాటర్ తాగడం అది కూడా గోరువెచ్చటి నీళ్ళు తాగడానికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తాను నా గొంతుని నేను జాగ్రత్తగా చూసుకోవడానికి నేను ప్రతిరోజు ఉదయమే లేచి చక్కగా మంచినీళ్ళు తాగుతాను అలాగే బ్రెష్ చేసుకుంటున్నప్పుడు కూడా గొంతుకి వేన్నీళ్ళు పుక్కలించి ఊయడం కూడా చేస్తూ ఉంటాను గొంతు ఎప్పుడూ పొడి బారి పోకుండా ఉండే ఉండేలా చూసుకుంటాను గొంతు బొంగురు పోకుండా ఎక్కువ దాహంగా ఉన్నప్పుడు వాటర్ తాగడం య ఎక్కువగా వాటర్ తాగడం వల్ల ఎక్కువగా గొంతు బొంగురు పోకుండా ఉంటుందని నా అభిప్రాయం అలాగే ఎక్కువ గొంతుని ఇబ్బంది పెట్టేవి తినకుండా వేడివి మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మధ్యస్థంగా ఉండే ఫుడ్ని తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అవి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి